హలో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళేనాండి మాట్లాడేది ఈ నెలా మేము బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ ఇంక అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మేము తీసుకున్నామండి ఇంటి దగ్గరికి వచ్చి ఉంటె దయచేసి ఇంకా బుకింగ్ అనేది డిలీట్ చేసేయండి